రాబోయే సంవత్సరాలు ఖచ్చితంగా సాంకేతిక ఆవిష్కరణలు అత్యధిక ప్రభావం చూపుతాయి ప్రతి ఒక్కరు ఇప్పటికే టెక్నాలజీ అనేది చాలా చాలా పెరిగిపోయింది ఒక పది సంవత్సరాల కింద ఈ పది సంవత్సరాలు అంతకంటే తక్కువ ఒక ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల కింద ఇప్పటికీ చూసుకుంటేనే చాలా మార్పులు సాంకేతికత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా చాలా పరంగా అభివృద్ధి చెందింది అసలు మనిషి యొక్క అవసరం లేకుండానే ప్రతి ఒక్కటి ఏఐతోనే జరిగిపోతున్నాయి అంటే వీటి ప్రభావం మనుషుల మీద జీవనం మన జీవనం మీద మనం కొనసాగుతున్న జీవిత మార్గం మీద చాలా వరకు ప్రభావం ఉంది ఈ రాబోయేసంవత్సరాలు ఇప్పటిీ ఈ సంవత్సర ఇరవై రేర్ టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకే ఏఐ అనేది చాలా డెవలప్ అయిపోయింది ఇంకా రాను రాను ప్రతి ఒక్కటి మనతో మాట్లాడకి మనిషి లేని విధంగా కూడా ఏఐ డెవలప్ అవ్వవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లోనే ఏఐ అనేది ఏఐ యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద చిన్న పిల్లల నుంచి ఒక ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద ఏఐ ప్రభావం చాలా చాలా అంటే చాలా ఘాఢంగా ఉంది ఇప్పుడు విద్యార్థులు కానీ లేకపోతే స్కూల్కి వెళ్లే పిల్లలు కాని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మదర్స్ అయినా వాళ్ళ యొక్క ఫాదర్స్ అయినా వాళ్ళని పడుకోబెట్టాలంటే ఏఐతో మాట్లాడించడం లేకపోతే అనేక రకాల టాయిస్ వచ్చేసాయి ఏఐ వల్లనే ఎందుకంటే ఆ టాయిస్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యొక్క వాయిస్ని పెట్టి ఇన్సర్ట్ చేసేస్తే అదే ఆ పిల్లని కామ్ డౌన్ చేసేస్తుంది ఏఐ అనేది చాలా ప్రభావం చూపనుంది ఇప్పటికీ చాలా ఉంది ఇంకా రానున్న సంవత్సరాల్లో మాత్రం చాలా గాఢంగా ప్రభావం చూపుతుంది ఇప్పటికైనా కానీ అది మంచికే జరిగిందా లేదా అనేది తెలియదు కాని మనిషి యొక్క మనుషుల యొక్క అవసరం తగ్గిపోయింది సమాజంలో మనుషులు అక్కర లేదు అన్నట్టు ఏఐని చాలా వాడకంలోకి వచ్చేసింది కావున ఏఐ ప్రభావం చాలా పెరుగనుంది ఇప్పటిక సాంకేతిక ఆవిష్కరణలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి ప్రతి ఒక్కరి జీవితాల మీద కొంతమంది వాటి వల్ల వా అవి చెప్పినవే నిజం అనుకుంటూ నమ్మేసి కొంతమంది ఏంటి తికమక అనేది అర్థం కాక ఇప్పటికీ చాలా ప్రభావం చూపింది ఇంతకుముందు ఇంకా రాాలన సంవత్సరాల్లో మాత్రం గాఢమైన ప్రభావం చూపనుంది